ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సొంత రాష్ట్రాల రాజధాని ఏర్పాటులో ఎదురయే సవాళ్ళకు కారణాలు కొన్ని ఉన్నాయి రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగిందని దానికి ముందు తిరిగి భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అనేక ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చూడవచ్చు విభజన తరువాత ఆర్థిక సవాళ్ళు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆంధ్రప్రదేశ్ క్రొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థికంగా స్థిరపడకపోవడం ఒక ప్రధాన కారణంగా ఉంది రాజధాని నిర్మాణం కోసం అనేక పెట్టుబడులు భూమి సేకరణ మౌలిక సదుపాయాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల నివాసం వంటి అనేక భారీ ఖర్చులు సమయం అవసరమైన ఆర్థిక వనరులు చాలా పరిమితి చూపబడ్డాయి ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారింది ప్రణాళిక అవగాహన రాజధాని నిర్మాణ ప్రారంభంలోని అంగీకారాలు ఆలోచనలు పరిమితులు ఉండడం ముఖ్యమైన సాంకేతిక అంశాలు ఇంకా ఎంపిక చేయబడలేదు అమరావతిను రాజధానిగా ఎంపిక చేయడంలో ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని డిజైన్ భవన నిర్మాణం నదులపై నిర్మాణాలు వంటివి కుదుర్చుకునేందుకు సమయం తీసుకుంటున్నాయి ప్రకృతి పరిస్థితులు రాజధాని ప్రాంతం కోసం అమరావతి ఎంపిక చేసేటప్పుడు అక్కడ పర్యావరణపరంగా ఇంకా పెరుగుతున్న చలనాలు నదులు పరిస్థితులు రోడ్లు నిర్మాణాలు అన్నీ కూడా మంచిగా ప్రణాళికగా చేయడానికి కాస్త అడ్డంకిగా మారాయి సామాజిక రాజకీయ సమతుల్యం అమమరావతి రాజధాని అంశాలలో కొన్ని రాజకీయ సమతుల్యతలను కూడా ఉండడం వ్యతిరేక పక్షాలు నుండి నిరసనలు విచారణలు ఉండడం వల్ల ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేసి ప్రజల అంగీకారం పొందడం భూములు సేకరణ తదితర అంశాలలో జటిలతలు కూడా ఇబ్బందులకు దారి తీయడం రాష్ట్ర అభివృద్ధి సాధించడం ఆలస్యమయ్యింది పన్నులు పెట్టుబడులు కట్టుబాట్లు కేంద్ర ప్రభుత్వం నుండి సహకార నిధులు పన్నులు వంటి వనరులో ఇంకా ఆర్థిక బలహీనతల కారణంగా సమర్థవంతంగా అమలయ్యే పరిస్థితి లేదు ఈ పరిస్థితులు అడ్డంకులు మరియు సమన్వయం సమస్య రాజధాని నిర్మాణం నడిపించే ప్రక్రియను పది సంవత్సరాలు పరిమితిలో పూర్తి చేయడం కష్టంగా మారాయి ప్రభుత్వ ప్రణాళిక బడ్జెట్ వంటి అంశాలు మరింత ధృవీకరింపబడినప్పుడు ఈ పని మరింత వేగవంతం అవుతుంది